నేను నా ఎనిమిదవ తరగతిలో మా స్కూల్లో ఏ డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్విచినప్పుడు లైవ్ డ్రాయింగ్ వేయమన్నారు అప్పుడు ఆయన్ని చూసి మమ్మల్ని ఆ చిత్రం గీయమన్నారు అప్పుడు చాలా బాగా వచ్చింది కానీ ఉన్నది ఉన్నట్టుగా గీయడం చాలా కష్టం అప్పుడు మేము గీసిన తొ తొంభై పర్సెంట్ అందరూ చాలా బాగా గీసారు కానీ చాలా సమయం పట్టింది అంతలా బాగా గీయడానికి చాలా సమయంం పట్టింది అలా లైవ్ ఫోటో గీయడానికి నిదర్శనం బహుదూర్ గారు ఆయన చిత్ర బహుదూర్ గారు